నమస్తే అమ్మ నమస్తే నమస్తే ఎవరు చెప్పండి చెప్పండి ఎక్కడ్నుంచి ఫోన్ చేస్

ఏమేం ఫుడ్డు కావాలమ్మ వెరీ గుడ్

ఓకే ఓకే అమ్మ ఇంకా ఇక్కడ వెరైటీ వెరైటీ బిర్యానీస్ కూడా ఉన్నాయి అంటే వెజ్ బిర్యానీ నాన్వెజ్ బిర్యానీసు ఇట్లాంటివి గూడా అవైలబుల్ ఉన్నాయి అవి మీకేమన్నా కావాలంటే అంటే వాట్సప్ చేస్తాం ఐటమ్స్ ఐటమ్స్ డోర్ డెలి ఎక్కడమ్మ అడ్రస్సు అడ్రస్ అది ఎక్కడ అవునులేండి మేడం ఇస్తామమ్మ తప్పకుండగా ఇస్తాము మా మాదిగూడా ఇక్కడ నెల్లూరులోనే ఫేమస్ హోటలు ఆ థ్యాంక్ యూ మాకు ఫోన్ చేసినందుకు ఎట్లా తెల్సుకున్నారు మా హోటల్ గురించి మీరు

ఓకేనమ్మ థ్యాంక్ యూ మేడం త

థ్యాంక్ యూ మేడం మీ అడ్రసు మాకు వాట్సప్ లొకేషన్ చేయండి ఆ లొకేషన్కి మా కస్టమర్స్ని పంపిస్తాం మేడం ఓకేనా ఓకే రైట్ థ్యాంక్స్ థ్యాంక్ యూ మేడం రైట్